కోనసీమ జిల్లాలో వాతావరణం అనేది కాలం మారే కొద్ది వాతావరణం కూడా మారుతూ ఉంటుంది అంటే వేసవికాలంలో వాతావరణం ఒకలా ఉంటుంది ఈ వర్షాకాలంలో ఒకలా ఉంటుంది శీతాకాలంలో మరొకలా ఉంటుంది ఇక్కడా ని నివసించే ప్రజలకి అది ఎంతో కొంత ప్రభావాన్ని వారి జీవితంలో చూపిస్తుంది ఎలాగంటే ఇప్పుడూ వేసవి సెలవుల్లో ఎండ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి సంవత్సరం మనం చూసినట్లయితే అంతకు ముందు సంవత్సరం కన్నా ఈ సంవత్సరము ఎండ అనేది తీవ్రంగా కొంచెం నలభై డిగ్రీల వరకు వెళ్లడం అనేది మనం చూసాం సంవత్సరం సంవత్సరానికి ఈ ఎండలనేవి పెరుగుతూనే ఉంటుంది వేసవి కాలంలో దీని వల్ల కొంతమంది వడదెబ్బ తిని పడిపోతున్నారు అనారోగ్యానికి పాలవుతున్నారు కొంతమందయితే ఇంట్లోంచి రావడానికే భయపడుతున్నారు అలాగే ముసలివాళ్ళయితే డిహైడ్రేట్ అయిపోతున్నారు అంటే కొంచెం దాహామనేది ఎక్కువేయడం జరుగుతుంది వాళ్ళకి అలాంటప్పుడు వారు కొంచెం నీరసం పడి ఇంట్లోంచి రాలేని పరిస్థితుల్లో అంటే ఉద్యోగం చేసుకునే వాళ్ళు వ్యాపారాలు చేసుకునేవారు ఈ ఎండకు భయపడి ఇంట్లోనే ఉండిపోతున్నారు తద్వారా వారికి ఏమవుతుంది వారి జీవనానికి జీవనోపాధికి కొంచెం భంగం కలుగుతుంది అనారోగ్యంతో పాటు ఈ జీవనోపాధి అలాంటివి కూడా ముందుకు సాగకపోవడానికి కొంచెం కారణమవుతుంది ఇక వర్షాకాలంలో అంటారా ఈ మధ్యకాలంలో అయితే వర్షాకాలం అంటే ఎవరు నమ్మరు ఎందుకంటే వర్షాకాలంలో కూడా ఎటువంటి వర్షాలు పడట్లేదు అలాగని ఎండలు కూడా చాలా ఎ అక్కడక్కడ చాలా ఎక్కువగానే ఉంటుంది అదేదో వేసవి సెలవు వేసవికాలంలో ఉన్నట్టు ఉంటుంది వర్షాలంటామే కానీ అడపా దడపా పడినియి తప్ప అంత ఎక్కువ ఎప్పుడు పడలేదు ఈ స ఈ సంవత్సరంలో ఇక ఇదంటారా శీతాకాలంలో మాత్రం ఉదయం అనేది ఎండ ఉన్నప్పటికీ సాయంత్రం అయినప్పటికీ వాతావరణం మొత్తం చల్లబడిపోతుంది కనుక ఎటువంటి ఇబ్బంది లేదు ఉదయాన్నే మంచు పడుతుంది అలాగే ఈవి సాయంత్రం అయినప్పటికీ కొంచెం చల్లబడతుంతో ప్రజలందరూ కొంచెం ఎక్కువగా బయట తిరిగే కాలం ఏదైనా ఉందంటే అది శీతాకాలంలోనే ప్రజలందరూ ఎంతో బయట తిరగాలన్న కొంచెం కుటుంబంతో ఎక్కడకన్నా వెళ్ళాలన్నా శీతాకాలమనేది అనుకూలంగా ఉంటుంది అందరికి